మనం మనుషులు ఎలాగైతే పరిణామం చెందుతున్నామో భాష అనేది కూడా తరతరాలు తరాలు మారే కొలది పరిణామం చెందుతు వచ్చిందండి చిన్నప్పుడు మనం మన తల్లిదండ్రులను తల్లి అని తండ్రి అని లేకపోతే అమ్మ అని నాన్న అని పిలిచే వాళ్ళం అండి కానీ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే మనం వాళ్ళ తల్లి తండ్రి కాదండి డాడీ మమ్మీ అని చెప్పి ఇలా ఒకటి కదండి ప్రతిదీ కూడా చాలా నా చిన్నప్పుడు తెలుగు భాషతో పోల్చుకుంటే ఇప్పుడున్న భాష తెలుగు అసలు అనకూడదండి ఎందుకంటే ప్రతి ఈ యొక్క తెలుగు భాష కాదండి ప్రతి భాష తెలుగు అని నెక్స్టు హిందీ కానీ లేకపోతే ఆంగ్ల భాష కూడా చివరికి ఈ పరిణామం అనే పరిణామ క్రమంలో కూడా తోడ్పడుతుందండి ఎలాగంటే చిన్నప్పుడు మన నాటకాలు చూసుకున్నట్టయితే వాళ్ళు అచ్చు తెలుగు భాష వాడేవారండి ఆ పదాలు ఆ మాధుర్యం కానీ లేకపోతే ఆ పదాలు యొక్క పిలుపుకని ఎంతో చెవులకు ఎంతో వినసొంపుగా ఉండేదండి వాళ్ళు ఆ సమాసాలను ఆ యొక్క ఈ వీటిని బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడేవారండి వాళ్ళు ఆ కవిత్వం చెప్పినప్పుడు కూడా కవులు కూడా కవిత్వాలు అచ్చ తెలుగులో రాసేవారండి వేమన గారు కానీ లేకపోతే ఇలా గురజాడ అప్పారావు గారు కానీ వీళ్ళందరు కూడా తెలుగు భాషను తెలుగు భాషలా ఉపయోగించారు కాబట్టి వాళ్ళ వాటి వాళ్ళ కవితలకు అంత ప్రాధాన్యం వచ్చిందండి కానీ నేటి సమాజంలో నేటి తరంలో మనం చూసుకుంటే ఈ తెలుగు భాష అనేది మనం ఎక్కడో కానీ వినమండి అంతే ఎందుకు అండి మా అమ్మ ఇప్పుడు పిల్లల కూడా తెలుగు భాష మాట్లాడడం పెద్ద టాస్క్ అయిపోయిందండి ఎలాగంటే వాళ్ళు తెలుగు భాష చదవలేరు వాళ్ళు తెలుగు భాష రాయలేరు ఆ తెలుగు పదాలను పలకలేరు వాళ్ళకి కొన్ని కొన్ని తెలుగు పదాలు కూడా తెలివండి మనమైతే అమ్మా నాన్న అని సంభోదించి మాట్లాడే వాళ్ళం కానీ వాళ్ళు డాడీ మమ్మీ అని అంతెందుకండి అన్నా తమ్ముళ్లు కూడా అన్నయ్య తమ్ముడు తమ్ముడు అన్నయ్య అని పిలుచుకోవడం కూడా మానేశారండి అది ఏదో బ్రో అంట అండి బ్రో అది ఏదో ఆంగ్ల పదాన్ని యూస్ చేస్తున్నారండి అదే ఎందుకండి మా అలా అంకు మన మావయ్య గారు అత్తయ్య గారు అని మనం ప్రేమతో ఎంచక్కా మాధుర్యంగా పిలుచుకునే వాళ్ళమండి కానీ ఇప్పుడు వీళ్ళు మాత్రం అంకుల్ అని చెప్పి ఆంటీ అని చెప్పి వాళ్ళు ఏంటంటే తెలుగు భాషతో ఆంగ్ల భాషను కూడా మొత్తం కలపేస్తున్నారండి ఇప్పుడు తరం వాళ్ళు ఇది ఒక పరిణామం కింద మనం చూడగలం